ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒక పాఠం అనేది ఖచ్చితంగా నేర్చుకుంటాడు అండి అలాగే నేను కూడా నా జీవితంలో కొన్ని సందర్భాల మూలంగా అయితే నేను కూడా కొన్ని పాఠాలు అయితే నేర్చుకోవడం జరిగింది అందులో నేను ఒక దాని కోసం అయితే నేను వివరించాలి అనుకుంటున్నాను నాకు వివాహం అయిన తర్వాత మాకు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఏంటంటే ఆర్థికంగా మేము చాలా వెనుకపడ్డామండి అప్పుడు దాకా ఏంటంటే నేను నా స్నేహితులకి ఎవరు అవసరతలో ఉన్నా సరే ఎవరికీ ఏదైనా సరే వెంటనే నేను ఆర్థికంగా నా దగ్గర ఎంత ఉన్నది అని నేను చూసుకునేవాన్ని కాదు ఎంత తోచితే అంత నేను నేను సహాయం చేసే వాడిని అలాగని చెప్పి నా భార్య కూడా నన్ను తిట్టేది కాదు తను కూడా నన్ను ప్రోత్సహించేది ఎందుకంటే స్నేహితుడు అన్న వాడు సుఖంలోనే కాదండి కష్టకాలంలో కూడా ఆదుకునే వాడే కదా నిజమైన స్నేహితుడు సో నేను ఆటువంటి దృష్టిలో ఉండి నేను చాలామందికి చాలా సార్లు నా స్నేహితులకి నేనైతే ఆర్థికంగా అలాగే నా వంతు నేను చేయగలిన సహాయం చేయడం జరిగింది కానీ నేను కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను సహాయం చేసిన వాళ్ళు నూరు శాతం తీసుకుంటే అందులో ఒక ఎనభై ఐదు శాతం మంది అయితే నన్ను కనీసం నా పరిస్థితిలో ఎవరికైనా కనీసం కన్ను ఎత్తి కూడా చూడలేడు అండి నా తరహా మిగిలిన ఇరవై ఐదు శాతం మంది అయితే నేను చేసిన సహాయాన్ని వాళ్ళు ఇంకా మర్చిపోకుండా వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళ పూర్ణ హృదయంతో వాళ్ళు తృప్తి పొందేలాగా వారు మనసులో ఎంత అనిపిస్తే అంత సహాయం అయితే నాకు చేయడం జరిగింది అండి నేను ఈ నేను మళ్ళీ ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి కోలుకున్న తర్వాత నేను చాలా బాధపడ్డాను నేను అందరిని ఇలా చూశాను కదా ఎవరిని స్వార్థం లేకుండా ఎవరిలో అవసరత ఉన్నా సరే వాళ్ళ అవసరత ఉందా అని నేను ఎందుకు అని క ప్రశ్నించకుండా నేను వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసేవాడిని కదా కానీ నేను కష్ట కాలంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు కదా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను అండి ఇది నేను జీవితంలో నేర్చుకున్న ఒక పాటమండి నిజమైన స్నేహితుడు ఎటువంటి వాడు అంటే మనకి సుఖంలోనే కాదండి మన దుఃఖంలో కూడా పంచుకునే వాడే నిజమైన స్నేహితుడు అని చెప్పి నేను అయితే ఈ చిన్న జీవిత గుణపాఠంలో అయితే నేను నేర్చుకోవడం జరిగింది అయినప్పటికీ ఏంటంటే నా నా మేలుని మర్చిపోకుండా నాకు సహాయం చేసిన ప్రతి ఒక్క స్నేహితుడికి నేను మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి